నమస్కారమండి అవునండి అవును నా పేరే రవి చెప్పండి అవును

అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు పెయింటింగ్ ఓకే ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఓకే ఒకసారి మీకు ఓకే నేను రేపొస్తాను అండి రేపొచ్చి రే రేటు మాట్లాడుకుని వెళ్దాం ఓకే అండి మీకు ఏ ఏ రకమైన పెయింట్స్ కావాలండి ఏషియన్ పెయింట్స్ అట్లా కాంట కాంట్రాక్ట అండి ఇట్లా అంటే గది గదికి గదిని బట్టి ఉంటుందండి ఒక కొన్నింటికి ఐదు వేలు కొన్నింటికి ఆరువేలు అట్లా

ఓకే చూసి మాట్లాడదామండి ఓ ఓకే ఓకే థాంక్స్ అండి